నమస్తే శ్రీనివాసులు సార్ గారు ఈ మధ్య మీ తరగతిగదులో ఏమైనా ప్రత్యేకమైన అనుభవాలు జరిగినాయా అదంతా మీ మార్గదర్శకత్వం వల్ల సార్ మీరు పాఠశాలలో పాఠాలు చెప్పడం వల్ల వాళ్ళు అలా తయారు అయ్యారు నా నా తరగతిలో కూడా విద్యార్థులు ఎక్కువగా చురుకుగా పాల్గొంటున్నారు ముఖ్యంగా నూతన బోధన పద్ధతులు ఉపయోగించడంతో వాళ్లలో ఆసక్తి పెరిగింది ఖచ్చితంగా మీరు సరిగ్గానే చెప్పారు సార్ గతవారం నా విద్యార్థులు స్వయ సీయ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రాజెక్ట్ ఆధారిత ప్రా ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో నేర్చుకునే విధానాన్ని అవలంబించుకున్నారు దీనివల్ల వాారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది నేర్చుకోవాలనే తపనను కూడా పెరిగింది అండి మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా సమ్మత్తిస్తున్నాను సార్ ఒకసారి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి ఒక సంయుక్త ప్రణాళికను రూపొందిద్దాం మీరు ఏమంటారు నిజమే సార్ మీరు చెప్పింది అవును మనమందరం కలిసి పనిచేస్తే పిల్లలు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంతేకాకుండా పిల్లల జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలను మనము నేర్పిన వాళ్ళం అవుతాం మీరు ఏమంటారు అలాగే సార్ మీరు చెప్పినట్టు చేద్దాం మన ప్రధాన ఉపాధ్యాయురాల దారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వెళ్తే మంచిది ఏమో సార్ అలాగే చేద్దాం లేండి సార్ నమస్కారం అండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేద్దాం నమస్తే అండి నిజమే సార్ దానికి తగ్గట్టుగా మనం కూడా చేస్తున్నాం కదండి ప్రధాన ఉపాధ్యాయులుగా దృష్టికి తీసుకు వెళ్లి మిగిలిన ఉపాధ్యాయులతో కలిసి మన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుందాం అండి ఇక సమయం స్కూల్కి సమయం అయితుంది అండి నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే సార్ అలాగే చేద్దాం అండి మనం ఎన్ని అనుకున్న ప్రధాన ఉపాధ్యాయురాలి గారి నిర్ణయం ప్రాధాన్యత వహిస్తుంది కనుక మనం ఆమె దృష్టికి తీసుకు వెళ్ళి దీని ప్రణాళికబద్ధంగా పూర్తి చేద్దాం అండి శ్రీనివాసులు గారు ఉంటాను అండి